బయటి దేశంలోలాగే తెలంగాణలో కూడా చాలా నీటిలో ఆడుకునే ప్రదేశాలు నీటి క్రీడలు చేయవలసిన సందర్శించవలసిన స్థానాలు చాలానే ఉన్నాయి వాటిలో కొన్ని నీటిలో ఆడుకునే నీటి దారులను ఎంతో అందంగా సృష్టించి అందంగా చూసి అందంగా ఆనందించవలసినవి కొన్ని ఉన్నాయి కుంటాల నీటి దార కుంటాల నీటి దార దగ్గర ఎంతో రెండు కొండల మీదకెళ్ళి నీరు కిందికి పడుతుంటే ఆ నీటి శబ్దంతో ఆనందిస్తారు ప్రజలు ఇంకా అన్నిటిలో చిన్న పిల్లలు క్రీడలు ఆడుకుంటారు ఇంకా పెద్దవారు స్నానాలు చేస్తారు అక్కడున్నవారు ఆ నీటిని నీటితో ఎంతో ఉపయోగించుకుంటారు ఆ నీటి దార అనేది చాలా గొప్పది అక్కడకి వెళ్తే మనసు తృ తృప్తి చెందుతుంది ఇంకా అక్కడ ఆడుకోవాల్సినే చాలా ఉంటాయి ఇంకా అదే ఒక వాటర్ పార్క్ అని కూడా అనవచ్చు కుంటాల వాటర్ ఫాల్స్ అని అంటారు ఇంకా అదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి తెలంగాణలో మనకి తెలియనివి ఇంకా ఇప్పుడిప్పుడు బయటపడుతున్న నీటి దారాలు లేదా వాటర్ ఫాల్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా మన బయట వాటర్ పార్క్స్కి వెళ్తే మాత్రం అక్కడ పైసలు పెట్టి మరి వెళ్ళి ఆడుకుంటాము కానీ ఇక్కడ ఎలాంటి పైసలు చెల్లించవలసిన అవసరం లేకుండా మంచిగా మంచిగా స్నేహితులతో కుటుంబాలతో ఆనందించవచ్చు కుంటాల వాటర్ ఫాల్స్ బోగుంట వాటర్ ఫాల్స్ పోచెర వాటర్ ఫాల్స్ వెళ్లిపోతుల ఫాల్స్ అనేటిది ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క నీటి ద్వారా ఉంటుంది అలా ఒకవేళ ఉన్న గ్రామీణ ఊర్లల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నీటిని లేదా నీటి దారులను వాటర్ ఫాల్స్ అని అంటారు ఈ వాటర్ పార్కుల్లో పిల్లలు ఆడుకోవచ్చు పెద్దవారు స్నానాలు చేయొచ్చు ఫోటోలు దిగొచ్చు ఏమైనా చేయొచ్చు వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఆనందంగా చెందే లెక్క ఆ వాటర్ ఫాల్స్ సృష్టించబడ్డాయి అవి ఎవరు సృష్టించడం కాకుండా వాటి అంతట అవే ఎంతో ఎత్తు నుంచి కిందికి జారి పడుతూ ఉంటాయి ఆ ఎత్తు నుంచి కిందకి జారి పడుతుంటే ఆ శబ్దం వింటూ ఆనందిస్తారు కొంతమంది ఇంకా ఆ కింద పడ్డ నీళ్లలో ఆడుకుంటూ ఆనందిస్తారు కొంతమంది ఇంకా వారందరిని చూసుకుంటూ ఫోటోలు దింపుకుంటూ ఆనందిస్తారు కొంతమంది ఇంకా పిల్లలకు ఇవే కాకుండా ఇంకా చూపించవలసిన ప్రాంతాలు అయితే చాలానే ఉన్నాయి తెలంగాణలో రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీలో ఎంతో గొప్ప గొప్ప సినిమాలు సృష్టించబడతాయి ఆ రామోజీ ఫిలిం సిటీ అనేది ఎంతో పెద్ద స్థానం దానిలో ఎన్నో సినిమాలు చేశారు ఇంకా తెలిసే తెలుగు సినిమా నాటికి ఎంతో గొప్పగా చెప్పుకునే ప్రదేశం రామోజీ ఫిలిం సిటీ అక్కడ చేయబడిన సినిమాలు ఇంకా అవి ఎంతో దేశం మొత్తం వ్యాప్తి చెందుతున్నాయి రామోజీ ఫిలిం సిటీ ఇంకా అదే కాక జలవిహార్ వాటర్ పార్క్ అనగా జలవిహార్ అంటే దాంట్లో నీటితో ఆడే క్రీడలు ఉంటాయి అక్కడ పెద్దవారు వెళ్ళొచ్చు పిల్లలు వెళ్ళొచ్చు కానీ అక్కడ పైసలు పెట్టి మనం వెళ్ళి ఆనందిస్తాము జలవిహార్లో నీటిలో జారడం నీటిలో ఆడడము నీటిలో బుడ బుడగలతో ఆడుకోవడము నీటి కింద నాట్యం చేయడము రెయిన్ డాన్స్ చేయడము ఇలాంటివి చేస్తారు జలవిహార్లో

తెలంగాణలో అతిపెద్ద నీటి దారా అనేది ఆదిలాబాదు డిస్ట్రిక్ట్లోనే ఉంది అది ఏంటంటే ఆ నీటి దార పేరు కుంటల వాటర్ ఫాల్స్ దానికి స్కూళ్లలో నుంచి పాఠశాలలో నుంచి ఇంకా కళాశాలలో నుంచి చాలామంది విద్యార్థులు వెళతారు వాటికీ వాటిని సందర్శించడానికి ఇంకా వీకెండ్ అలాగా ఆదివారం లేదా శనివారం శుక్రవారం ఇలా వస్తే ఇలా లేదా పండగలకు సెలవులు వస్తే అందరూ కుటుంబాలతో కలిసి ఇలాంటి నీటి ప్రాంతాలకు వెళ్తారు ఇంకా ఎండాకాలం మొదలైతే మాత్రం ఇంకా అక్కడ ఎంత రద్దీతో ఉంటుంది రద్దీ ఉంటుంది అంటే అక్కడ నిల్చుకోవడానికి కూడా జాగా ఉండదు ఎండాకాలంలో ఉండే అక్కడ నీటి ప్రాంతాల్లో ఉండే చల్లదనం కోసం చాలామంది అక్కడికి వెళ్తారు ఇంకా అక్కడ ఈత కొట్టడానికి ఈత నేర్చుకోవడానికి కూడా చాలామంది వెళ్తారు అక్కడే కాకుండా పాఠశాలల్లో లేదా చిన్న చిన్న స్టేడియం లాంటివి వాటిల్లో కూడా నీటి ఈత నేర్పిస్తారు ఈత ఈత నేర్పి నేర్చుకోవడం వల్ల వాళ్లకి చాలా లాభం పొంది ఇంకా ఎండాకాలంలో ఈత కొట్టడం వల్ల ఇంకా శరీరానికి ఉన్న అలసట అంతా పోతుంది ఇదే కాకుండా ఇంకా మనం పైసలు ఇచ్చి వెళ్ళే బయట ఖర్చు చేసి ఇంకా మన భారత దేశంలో ఉన్న గొప్ప నీటి ధార ఇంకా ఏ దేశంలోనూ లేదు మనము అక్కడ దేశంకి ఇక్కడ దేశంకి వెళ్ళి నీటి ధారలు చూస్తాం కానీ మనం భారతదేశంలో ఉన్న అందం ఇంకా పచ్చదనం ఆ కొండలోని మధ్యలో నుంచి వచ్చే నీరుని ఎవరు గమనించరు ఎవరు గుర్తించలేరు